ఆ మీ గురించి చెప్పండంటే నా పేరు వెంకట శ్రీనివాసరావు గారండీ నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళి అయిపోయినాయి ఆ పెళ్లయిపోయిన తర్వాత నాకు నాకు వెంకట శ్రీనివాస నా పేరు కాని నన్ను మా మిత్రులందరు లేకపోతె నాకి తెలిసిన వాళ్ళందరూ వేరే పేరుతో పిలుస్తారండీ ఆ నాకు నాకు ఎన్నో రకాల ఎన్నో రంగాలు నాకు చాలా ఈ ఈ ఈ సంబంధమనేది ఉంది ఒకటి వ్యవసాయ రంగం లేకపోతే వ్యాపారంగం ఇదే కాకుండా ఈ కళల రంగంలో కూడా నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయండి ఆ నా సతీమణి నా ప్రతి పరిస్థితిలో కూడా నాకు సహాయంగా నిలుస్తుందండి మాకు నాకు మాకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు ఆ వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ స్వర్గస్తులయ్యారండి వాళ్ళు ఆ వాళ్ళు లేరు వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి ఆ నేను నాకు ఉన్నాయి కొద్ది నాయన ఈ కొద్ది జీవితంలో ఎన్నో ఎన్నో సంవత్సరాలు గడిపానండి నేను జీవితం ఈ కొన్ని మిగిలిన కొన్ని సంవత్సరాల కూడా నేను మంచిగా జీవించాలని కోరుకుంటా